తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెలుగు భాషకు చాలా ప్రాముఖ్యత ఉంది పురాతత్వ పరిశోధన ప్రకారం తెలుగు భాష ప్రాచీన్యత రెండు వేల నాలుగు వందల సంవత్సరాల నాటిది ఆదిమ ద్రావిడ భాషల చరిత్రకు క్రీస్తుకు పూర్వం కొన్ని దశాబ్దాల వెనుక మనం తెలుసుకోవచ్చు తెలుగు భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రావిడ భాష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రాజభాష త్రిలింగ పదం సో తెలుగు నుండి విలువడింది తేనే వంటిది తెలుగు భాష కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషకు చాలా ప్రాముఖ్యతం ఉంది